రైతులని మనం ఎంతో గౌరవించాలి రైతులు అనేవాళ్ళు మన దేశానికి వెన్నుముక లాంటివాళ్ళు రైతులు లేకపోతే మనం లేము ఎందుకంటే రైతే మన జీవిత ఆదాయం రైతులకి మనం ఎంతో అంటే ఎంతో గౌరవించాలి రైతులు అనేవాడు మన దేశానికి ఎంతో ముక్కవంటివాడు రైతులు మనం ఒకప్పుడు రైతు పథకాలు రైతు భీమా అని చాలా ఉండేవి రైతు ఒకప్పుడు పంట పండిస్తే వాళ్ళు తినే వంట కానీ పథకాలు కానీ రైతులు బియ్యాన్ని వాళ్ళని వంట పండించేవాడు రైతు లేకపోతే మనము లేము రైతు అనేవాడు మన దేశానికి వెన్నుముక లాంటివాడు రైతు అనేవాడు మన దేశానికి వెన్నెముక లాంటివాడు రైతు లేకపోతే మనము లేము రైతు మనకి మనకి చాలా కష్టపడి పొద్దనకా ఎండనకా వాననకా మనకి ఎంతో కష్టపడి ఇచ్చేవాడు కానీ మనం వాళ్ళని పట్టించుకోవడం లేదు రైతు అంటే ఏదో తమాషా తమాషా అనుకుంటాము కానీ రైతు అంటే మన దేశానికి వెన్నుముక ఎందుకంటే రైతనేవాడు వాళ్ళ పండించిన పంటలో మనకి పండించి మనకి పొట్ట నింపుతాడు రైతులను మనము ఎంతో గౌరవించాలి కానీ మనం వాళ్ళని పట్టించుకోవడం లేదు రైతులు ఒకప్పటిలా అంటే పంట పండకపోతే చనిపోతుండేవాళ్ళు పంట పండకపోతే ఉరేసుకొని చనిపోయేవారు కానీ ఇప్పుడలా చేయకూడదు ఎందుకంటే రైతులను మనం ఎంతో గౌరవించాలి రైతులు ఒకప్పుడు పంట పండకపోతే వాళ్ళ జీవిత ఆశయంగా పంటని అనుకునేవారు కానీ ఇలా లేదు ఎందుకు రైతుకి వాళ్ళ జీవితం మీన ఆశ లేదు రైతులకి పంటని పంట పంట పంటని రైతు అంటే వాళ్ళకి వ్యవసాయమే వాళ్ళ జీవితం వ్యవసాయం లేకపోతే వాళ్ళు లేరు వాళ్ళకి జీవిత ఆశయమే వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయం అంటారే కానీ వాళ్ళకి అంటూ ఒక కుటుంబం ఉంది వాళ్ళని పట్టించుకోవాలి చూసుకోవాలని వాళ్ళకు ఉండదు వాళ్ళు పంట పండించాలి పదిమందికి అన్నం పెట్టాలనే వాళ్ళు రైతులు రైతులని మనం ఎంతో గౌరవించాలి రైతులు మనకి ఏదంటే వాళ్ళకు ఇక పంటల్లేవు రైతులు అనేవాళ్ళు ఎలాంటి పదిమందికి అన్నం పెడితే వాళ్ళ కడుపు నిండుతుంది అలా రైతులు అనేవాళ్ళు వాళ్ళ ప్రక్కన ఉన్నవాళ్ళ కోసం కష్టపడతారే కానీ వాళ్ళకి అంటూ వాళ్ళకేమి జీవితాశయం ఏం లేదు రైతు కష్టపడుతుంటారు ఇంకా వాళ్ళకి ఏమంటే వాళ్ళు కష్టపడలేరు రైతు అనేవాడు రైతు మనకి కష్టపడాలి కష్టపడతాడు మనకి ఇస్తుంటాడు కాబట్టి ఐదు వేళ్ళు మన నోట్లోకి వెళుతున్నాయంటే దానికి కారణం రైతు రైతు అనేవాడు మన దేశానికి వెన్నుముక లాంటివాడు రైతు పండించే పంటని మనం తింటున్నాము కాబట్టి రైతు అంటే చాలా ఊళ్ళల్లో హైదరాబాదులో ఎవరికీ తెలియదు అసలు రైతు అంటే ఎవడు అని మనం బుక్కులో చదువుకుంటాము కానీ రైతు అంటే ఇలా ఉంటాడు కష్టపడి మన కోసం బియ్యాన్ని కూరగాయలను పండిస్తాడని చాలా మందికి తెలియదు వాళ్ళకి మనము తెలియజేయాలంటే వాళ్ళని ముందుకు తీసుకురావాలి రైతులని మనం ముందుకు తీసుకొస్తే ఏమి అవుతుందంటే పది మందికి తెలుస్తుంది మనం తినే తిండి ఒక రైతు పండిస్తున్నాడు రైతు పండించే దానికి కష్టం ఎంత ఉందని పదిమందికి తెలియాలి ఎందుకంటే రైతులు పండించే వాళ్ళని స్ఫూర్తిని తేవాలి రైతు అనేవాళ్ళని ముందుకు తీసుకురావాలి అలా మనం రైతు అంటే ఏంటో తెలియజేయాలంటే వాళ్ళని ముందుకు తీసుకురావాలి ఒకప్పుడు రైతులు మనకి ఎంతో కష్టపడి చెమట అనకా ఎండనకా వాన అనకా వాళ్ళు కష్టపడి మన జీవితాలకు తిండి పొట్టని నింపుతుండేవారు కానీ ఇప్పుదు వచ్చిన కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల కెమికల్లో ఉండే రసాయనాలు ఏమి అవుతున్నాయి అంటే ఓ వందేళ్ళు బ్రతికి మనిషై అరవై డెబ్భైకే చనిపోతున్నారు ఎందుకంటే దానిలో ఉండే రసాయనాలు ఏం చేస్తున్నాయి అంటే మనకి పడటం లేదు ఆ కెమికల్స్ని ఏవైతే ఉన్నాయో తింటాము కాబట్టి మనకు తెలియని ఒక వివక్ష అవుతుంది మనకు ఆ కెమికల్ని మనం తగ్గించాలి నిషేధించాలి వాటిని మనం వాటిని వాడవద్దు నేచురల్గా తినాలి పంటలన్నీ మనకి ఎంత గౌరంగా ఉండేవాటిని రైతులని మనం ఎంతో గౌరవించాలి వాళ్ళని పండించే వాళ్ళని మనం మనం ఒక స్ఫూర్తిని తేవాలి వాళ్ళకి మనం ఒక తెలియని వాళ్ళకి ప్రోత్సహించాలి రైతులని మనం ఎంతో గౌరవించాలి రైతులనే వాళ్ళు మన దేశానికి వెన్నెముక లాంటివాడు కాబట్టి రైతులని మనమెంతో గౌరవించాలి రైతులు అంటే దేవుడు దేవుడితో సమానం రైతులు అంటే మన దేవుడు కాబట్టి రైతులని మనం ఎంతో గౌరవించాలి రైతు మనకు జీవిత ఆశయము వాళ్ళు ఒట్టి పంటనే పండించుకుంటారు రైతులు వాళ్ళకి ఏం లేదు రైతులు వాళ్ళకి పంట జీవితం ఒక ఆశయం